సార్ చెప్పండి

ఎంతమంది ఎంతమంది వస్తున్నారు అండి మీరు ఆరుగురు అంటే ఎప్పుడు వస్తారు అండి ఏ టైమ్కి మా క్యాబ్ రేపు రేపు అయితే అయితే కుదరదు అండి ఎల్లుండి అయితే ఉంటుంది అండి వా వాట్సాప్ చేయండి అవునండి

తెల్లవారుజామున నాలుగు గంటలకు అండి ఏడు గంటలకి అవునండి పోదు అట్లంటే కొంచెం కుదుపుగా ఉంటుంది కానీ అండి హైవే ఉంటుంది కానీ హైవే మీద నుంచి వెళదాం

వస్తాం అండి ఓకే అండి వాట్సాప్ చేయండి మీ నెంబరు

ఒక రోజు అయితే ఒక రోజు అయితే ఒక మినిమం ఎనిమిది వందలు అవుతుంది అండి ఓకే ఓకే అండి ఉంటాను

ఓకే అండి ఓకే అండి ఓకే సార్